నేను లక్ష్మీనారాయణ రెడ్డి గారు వంటింటి సామాను మన ఇంట్లో ఎప్పటికి ఖచ్చితంగా ఉండాల్సినవి వంట చేసే పాత్ర అంటే అల్యూమినియం కానీ ఇత్తడి కానీ కంచు కానీ రాగి కానీ మిగతావి ఇప్పుడు ఇది కానివి కాకుండా మనకు కాబట్టినవి ఇప్పుడు ఎక్కువ అల్యూమినియం వాడుతున్నారు కాబట్టి అది అల్యూమినియం వంటకు అన్నం చేసేకి ఒకటి కూర చేసేకి ఒకటి దానికి కావాల్సిన మూతలు దాన్ని తిప్పే గరిటె దాన్ని తీసేకి వేరే ఇంకొకటి ఇది ఇవన్నీ ఉంటు మనం చేసుకునే పదార్థాలను బట్టి మనం ఇంకా రోజు అన్నం చేస్తాము రేపు పొద్దున ఓళిగలు చేస్తాము రేపు పొద్దున కూడాలు చేస్తాము మరి రేపు పొద్దున లడ్డు చేస్తాము ఆ సామానులు అన్నీ మనం వంటింట్లో కావాల్సినవి ఓళిగకు అయితే గుండు రుబ్బు గుండు కావాలి దానికి ఇది కావాలి మంచి నూనె నూనె అవన్నీ సామానులు మనం తెచ్చుకొని అవన్నీ చేసుకొని ఇది చేసుకుని తింటాము కాబట్టి ఎప్పటికి ఇదేనా కానీ వంటింట్లో సామానులు అన్నింటి కన్నా లోటాలు చెంబులు గరిటెలు స్పూన్లు ఎవరికైన మనకు బంధువులు వస్తే వారికి ఇచ్చే దానికి ప్లేట్లు ప్లేట్లు అంటే తట్టలు ఇంకా మిగతావి ఇవి గ్లాసులు తాగే దానికి ఇంకా కాఫీలు దానికి అయితే కప్పులు అవి అన్నీ మనకు వంటింట్లో ఉండాల్సిన సామానులు